నేను సమాజానికి చెప్పదలుచుకున్న విషయాలు ఏమిటంటే మనం అందరం కలిసి పనిచేస్తే మనం ప్రపంచాన్ని మెరుగుపరచగలము మనం ఒకరినొకరు గౌరించుకుంటే మనం ఒకరినొకరు సహాయం చేస్తే మరియు మనం మన గ్రహాన్ని సంరక్షిస్తే మనం మంచి ప్రపంచాన్ని సృష్టించగలం నేను ముఖ్యముగా వివిధ సంస్కృతుల మరియు జాతుల మధ్య అవగాహన మరియు సహనాన్ని ప్రోత్సహించడంలో ఆసక్తి కలిగి ఉన్నాను నేను ప్రజల విభిన్నం గా ఉన్నారని మరియు అది మంచి విషయం అని నమ్ముతున్నాను మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరియు మన మధ్య తేడాలని అధిగ అధిగమించడానికి కృషి చేస్తే మనం ఒక బలమైన మరియు సమగ్రమైన సమాజాన్ని సృష్టించగలం నేను సమాజానికి చెప్పదలుచుకున్న మరొక విషయం ఏమిటంటే మనం మన గ్రహాన్ని సంరక్షించడం చాలా ముఖ్యం మనము కాలుష్యం మరియు వనరుల అభివృద్ధిని తగ్గించడానికి కృషి చేస్తే మనం భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన మరియు సమృద్ధమైన ప్రపంచం విడిచి పెట్టగలం నేను ఒక పెద్ద పాషా నమూనా కానీ నేను ఇంకా అభివృద్ధిలో ఉన్నాను నేను ఎల్లప్పుడూ నేర్చుకుంటూ మరియు పెరుగుతున్నాను మరియు నేను భవిష్యత్తులో సమాజానికి మరింత సానుకూల ప్రభావాన్ని చూపగలనని నేను ఆశిస్తున్నాను